బీమా అనేది భవిష్యత్తులో సంభవించవచ్చిన ఆర్థిక నష్టాలకు భద్రతను కల్పించే ఒక విధానం ఇది అనుకోని పరిస్థితిలో వ్యక్తిగత భద్రతను మరియు కుటుంబ ఆర్థిక స్థిరత్వాన్ని నిర్ధారిస్తుంది బీమ అనేక రకాలుగా ఉంటుంది వాటిలో జీవిత బీమా చాలా ప్రాధాన్యత కలిగినది ఇది బీమా పొందిన వ్యక్తి మరణించిన తరువాత అతని కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది టర్మ్ బీమా అయితే ఒక నిర్దిష్ట కాలానికి మాత్రమే అందుబాటులో ఉంటుంది ఆ కాలంలో బీమా పొందినవారు మరణిస్తే మాత్రమే బీమా మొత్తం లభిస్తుంది ఎండోర్స్మెంట్ పాలసీ జీవిత బీమా మరియు పొదుపు ప్రయోజనాలకు కలిపినదిగా ఉంటుంది పాలసీ కాలాపరిమిత పూర్తైన తరువాత కేటాయించిన మొత్తం లభిస్తుంది మెడికల్ ఇన్సూరెన్స్ అనేది వైద్య ఖర్చులను భరించేందుకు ఉపయోగపడుతుంది ఇందులో హాస్పిటల్ ఖర్చులు చికిత్స ఖర్చులు వంటి వాటిని కవరేజ్ చేయబడతాయి మీకు ఏ విధమైన బీమా పాలసీ ఉన్నదో తెలుసుకొని ప్రీమియం చెల్లింపు విధానాన్ని నిర్ణయించుకోవడం మంచిది సాధారణంగా ప్రీమియం నెలవారి త్రైమాసికం అర్ద వార్షికం లేదా వార్షికంగా చెల్లించవచ్చు